ఎన్టి రామారావు జిల్లాలో అనేక గుర్తించ తగ్గ ప్రదేశాలు ఉన్నాయి మరియు ఇవి పర్యాటకులకు అత్యంత ప్రాముఖ్య యాత్రా స్థలాలను ప్రదర్శిస్తాయి స్కాల్ప్ సర్పంచ్ పార్క్ ఈ పార్క్ ఒక ఆధునిక కళాశాల రూపం రూప కళాశాల మరియు ఆట్లి గార్డెన్లను కల్పించే అనువాద కల్పాన్ని ప్రదర్శిస్తుంది ఇది ఆరోగ్య అభ్యాసకి అత్యంత మంచి స్థలం మరియు పర్యాటకులు ప్రాముఖ్య యాత్రా స్థలము కనక దుర్గమ్మ ఆలయము ఇంద్రకీలాద్రి ఈ ఆలయము కనకదుర్గమ్మ అనే దేవిని ఆదరిస్తూ ప్రతి వర్షం చాలా ప్రముఖ ఉత్సవాలు జరుపుతాయి ఇది ధార్మిక మరియు స్పిరిచువల్ పర్యాటకుల కోసం ప్రధాన స్థలము భవాని ద్వీపం ఈ ద్వీపం సౌందర్యం ప్రకృతి సౌందర్యం మతాలయ మరియు పర్యాటన ప్రాముఖ్యతను గుర్తించి తగ్గ ద్వీపం ఇది ప్రకృతి సౌందర్యం కలగా గుడులు మతాలయాలు మరియు ఆత్మ నేర్కొన్నాం కులగా పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ ప్రదేశాలు చరిత్ర సంస్కృతి ప్రాకృతిక సౌందర్యం వంటి ఆకర్షణలను అందిస్తాయి మరియు ఈ ఆకర్షణలు పర్యాటకులకు అత్యంత ప్రాముఖ్య యాత్రా స్థలాలుగా ఆశక్తికరంగా అనిపిస్తుంది